బైకింగ్ మొదలుపెట్టడానికి నన్ను ముఖ్యంగా ప్రేరేపించినది నా స్నేహితులు అంతేకాకుండా నాలో ఉన్నటువంటి బైకింగ్ మీద ఉన్నటువంటి ఇష్టం అనేది నన్ను ఎంతగానో ప్రేరేపించింది అంతేకాకుండా నా కుటుంబం వాళ్ళు కూడా నాకెంతో ప్రేరణను నన్ను ఎంకరేజ్మెంట్తో ముందుకు నడిపించారు ఈ బైకింగ్ మొదలుపెట్టడానికి ముఖ్య కారణంగా నాకు దానిమీద ఉన్నటువంటి ఇష్టం అంతేకాకుండా నా స్నేహితుల యొక్క ప్రోత్సాహం వారి యొక్క ప్రేరణను బట్టి నేను బైకింగ్ మొదలుపెట్టడానికి అవకాశం ఏర్పడింది నా ఇన్ని సంవత్సరాల బైకింగ్లో ద అందులో ఉన్నటువంటి నా అభిరుచి చాలా గణనీయంగా ఉంది అని చెప్పవచ్చు చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలను ఈ బైకింగ్ ప్రయాణంలో నాకు అందించింది ఎన్నో అభిరుచులను ఎన్నో తెలియని కొత్త వింతలను కొత్త పరిచయాలను ఈ బైకింగ్లో నేను పొందడం అనేది జరిగింది ఈ బైకింగ్ నేర్చుకునేటప్పుడు ఎంతోమంది కొత్త స్నేహితులతో పరిచయం వారితో సమయం గడపడానికి దాని వలన ఆరోగ్యం మెరుగుదల కూడా ఎంతగానో లభించింది మానసిక ఒత్తిడి అనేది తగ్గి మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి నాకు ఈ బైకింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడింది అని చెప్తున్నాను